మ్యాడమ్ నేను ఫోటోగ్రాఫర్ను మాట్లాడుతున్నాను అవుననండి ఆయన మా దగ్గర చేయించుకున్నారు తప్పకుండా అండి మీ మీకు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలా అండి ప్రీ వెడ్డింగ్ షూట్ కదండి వెడ్డింగ్ కూడా మేము చేయాలా లొకేషన్ మరి లోకల్ చూడమంటారా నాన్ లోకల్ ఓకే అది ప్రీ వెడ్డింగ్ కావాలండి లేకపోతే మొత్తం వెడ్డింగ్ అన్నీ కలిపా యండి ప్రీ వెడ్డింగ్కి సరే మేము ప్రీ వెడ్డింగ్ అయితే మాకు అక్కడ స్టూడియో ఒకటి ఉందండి లోపల సో మేమే ఈ స్టూడియోలో మీకు కాస్ట్యూమ్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము థీమ్స్ కూడా ఉంటాయి సో మీరు అక్కడ వచ్చి మీరు వస్తే మీకు ఫోటోగ్రాఫర్తో పాటు వీడియోగ్రాఫర్ని కూడా ఉంచుతాం వీటికి కాకుండా మీరు థీమ్స్ యూజ్ చేసుకుంటే అది మేము ఫ్రీ ఇస్తాం మీకు దానితోపాటు మీకు కస్టమైజేషన్ లైక్ డ్రెసెస్ జ్యువెల్లరీ ఇవన్నీ కూడా కావాలన్నా సరే దానికి కొంచెం కాస్ట్ అవుతుంది అండి

ఏమి తెచ్చుకోక్కర్లెద్దు మీకు కావాలంటే మావి కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ అంతే

మీకు అదంతా కలిపి టూ ల్యాక్స్ అవుతుంది అండి అడ్వాన్స్ మాకు అక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి కాబట్టి నేను లొకేషన్స్ మీకు థీమ్స్ అవన్నీ ఇంకా మేము ఫస్ట్ మేము ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాం మ్యామ్ మీకు అవి నచ్చితే తర్వాత మీరే మాకు మనీ ఫీజ్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ తరవాత ఆఫ్టర్ మ్యారేజ్ మేము హాండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం నచ్చినాక మీకు మా వీడియోగ్రాఫర్ మీకు కావాలా మీకు కావాలంటే మేము ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో మేము మీకు స్పెషల్గా ఆఫర్స్ ఏంటంటే మేము మీకు గిఫ్ట్ ఇస్తాం అన్నమాట ఏంటంటే అవి మీకు ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్తో పాటు ఒక పెన్ డ్రైవ్లో పెన్ డ్రైవ్ పెట్టి మేము ఇస్తామండి పెన్ డ్రైవ్ టూ జీబీ డేటాని లోడ్ చేసి ఇస్తాము అలాగే మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా కావాలంటే సాంగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేసి కూడా మీకు ఇస్తామండి అవన్నీ అయితే మీకు ఓకే ఓకే అండి మీకు మాకు మీరు పెళ్ళికి దగ్గరలో మాకు ఒకసారి ఫోర్ ఫోన్ చేస్తే టూ డేస్ బిఫోర్ మనం ఇవి ఫోటోస్ పెట్టుకుందాం కాకపోతే మీరు ఒకసారి మా స్టూడియోకి వచ్చి ఫోటోస్ చూసినా మా ప్రీవియస్ వర్క్ చూసిన సరే మాకు హ్యాపీ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యామ్